మేడం పిలిచారంట మేడం మనము మన స్కూల్ డెవలప్ చెయ్యాలనుకుంటే చాలా ఉన్నాయి మేడం అది మనం పిల్లల్లో ఫస్ట్ క్విజ్ కాంపిటీషన్ పెడదాము ఎస్సే రైటింగ్ పిల్లలందరికి కల్చరల్ యాక్టివిటీస్ పెడదాము వాళ్ళందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు మీరేమంటారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలైతే ఇంకా చాలా యాక్టీవ్గా ఉన్నారు మేడం మన దగ్గర స్ట్రెంత్ అయితే మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చూసుకుంటే ఒక ఎనిమిది వందల మంది ఉంటారు వాళ్ళల్లో మనము ప్రైమరీ సెక్షన్కి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కల్చరల్ యాక్టివిటీస్ పెడదాము ఈ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఈ క్విజ్ కాంపిటీషన్ ఎస్సే రైటింగ్ పెడితే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కొంచెం అన్నిట్లో యాక్టీవ్గా ఉంటారు ఐక్యూ టెస్ట్ చేసినట్లు ఉంటుంది మనకి ఎప్పటినుంచి కండక్ట్ చేద్దాము డేట్ మీరు ఫిక్స్ చేస్తే నేను ఇంకా కండక్ట్ చేస్తాను మేడం డేటు ఎప్పుడు పెడదాము అంటారు మేడం డిసెంబర్ ట్వంటీ థర్డ్ పెడదామా మేడం అది మంచి రోజు ఓకే నేను స్టార్ట్ చేస్తాను మేడం ఉంటాను మేడమ్ నేను మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ మేడం